హలో హలో హలో హలో చెప్పండి మ్యాడమ్ నేను యోగా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను రీసెంట్గా మా ఫ్రెండ్సు బంధువులు వీళ్ళందరు అంటు ఉన్నారు ఇలా యోగ చేస్తే చాలా యూజెస్ ఉంటాయి హెల్త్కి అని ఒకసారి అవి ఏంటి నాకు క్లియర్గా చెప్పగలుగుతారా మ్యాడమ్ నాకు అంతగా ఐడియా లేదు ఓకే ఓకే మ్యాడమ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మ్యాడమ్